మా గుంటూరు జిల్లాలో ముఖ్యమైన సామాజిక సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చాలానే ఉన్నాయి విద్యా ఆరోగ్య సంక్షేమం పేదరిక నిర్మూలన అలాగే అంబేద్కర్ గారి విద్యారుణం వడ్డీ ఇలాగ మహిళల హెల్ప్ లైను పథకం డాక్టర్ అంబేద్కర్ గారి విద్యా విధానాలు మరియు చాలానే ఉంటాయి ఈ బీమాల వల్ల జనాలకి చాలా ఉపయోగాలు సౌలభ్యాలు ఉంటాయి ఇలాగా రుణాలు తీసుకోవటం వల్ల వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటూ మంచిగా ఉంటారు హెల్ప్ లైన్ సెంటర్స్ వల్ల జనాలకు వచ్చే చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు అలాగే విద్యా ఆరోగ్య పథకాలు కూడా మా గుంటూరు జిల్లాలో బాగానే ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళకు కావాల్సిన ఆరోగ్య భీమాలను పొందుతూ మంచి లాభాలను అర్జిస్తూ ఇలాగ చాలా రకాల కార్యక్రమాలు అభివృద్దులు మా గుంటూరు జిల్లాలో జరుగుతూనే ఉంటాయి